మా స్నేహితుడొకడు స్టూడెంట్ లోన్ తీసుకున్నాడు విద్యార్థి రుణం అనేది విద్యార్థుల కోసం ఆర్థిక సాయం అందించడానికి విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు అందించే ఒక రుణం ఇది కోర్స్ ఫీజులు జీవన వ్యా వ్యాయామం మరియు ఇ ఇతర సంబంధిత ఖర్చులను కవర్ చెయ్యడానికి ఉపయోగించవచ్చుఇది పేద పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది